నాకు వంటలు వండడం అంటే ఎంతో ఇష్టం చిన్నప్పటినుండి నేను వంటలపై ఎక్కువ మక్కువవ చూపేదాన్ని మా అమ్మ వంటలు చేసేటప్పుడు ప్రతిసారి ఎలా వండుతున్నావమ్మా అంటూ నేను వెళ్లి అడిగేదాన్ని మా అమ్మ సరదాగా నీకు రాదమ్మ అని చెప్పేది అయినా సరే నేను ఎంతో పాసినేట్గా వండాలని చూసేదాన్ని అయితే నా వంటల్లో ప్రయాణం గుడ్లు ఉడకబెట్టడంతో మొదలయ్యింది అయితే నేను చాలామంది ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను మీరు మీతో పంచుకుంటాను అది వంటలకు చాలా రిలేటెడ్గా ఉంటుంది అయితే నా స్కూల్లో ఒకసారి మా మాస్టారు ఉండి పది ఒక్క గుడ్డు ఉడకబెట్టడానికి రెండు నిమిషాలు అవుతుంది అయితే పది గుడ్లు ఉడకబెట్టడానికి ఎన్ని నిమిషాలు అవుతుంది అని అడిగాడు అయితే ఒక్క గుడ్డు ఉడకబెట్టడానికి రెండు నిమిషాలు అవుతుంది మరి పది గుడ్లు అంటే ఇరవై నిమిషాలు అవుతుంది అని చెప్పాము కానీ సార్ నవ్వి కాదమ్మా అన్ని గుడ్లు మనం ఒకటే దగ్గర వేసి ఉడకబెడతాం కాబట్టి రెండే నిమిషాలు అవుతుంది అన్నాడు అయితే నేను ఇంటికెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటూ దాన్ని సరదాగా నేను అది మొదలు పెట్టాను గుడ్లు ఉడకబెట్టడంతో నా వంటల ప్రయాణం మొదలయ్యింది తర్వాత నేను ఎదుగుతున్న కొద్ది నాకు మా ఇంట్లో మా నాన్నగారు తరచుగా చాయ్ ఎక్కువగా తాగేవారు మా అమ్మ ఎంతో చక్కగా పెడుతుందని మా నాన్న అనేవారు అయితే నేను ఒకసారి మా అమ్మ చాయ్ ఎలా పెడుతుందో అని చూస్తూ ఉన్నాను మా అమ్మ మొదటిగా ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి చెక్క వేసి చాయ్ పత్తి వేసి అది మరుగుతున్న సమయంలో అల్లం మరియు యాలకులు దంచి వేసేది అది బాగా మరిగి ఒక అరోమా వచ్చేది దాని తర్వాత కాల్చి చల్లార్చుకున్న పాలు కాని అలాగే పాల ప్యాకెట్ కానీ అందులో వేసి ఇంకా కొద్దిసేపు మరిగించేది తర్వాత పోసేది ఉండేది అండి ఆ చాయ్ రుచి గుమగుమలు ఆడుతూ చాలా బాగుండేది దానిద్వారా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి అల్లం తాగడం ద్వారా మనకి గొంతుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే తీరిపోయేది తర్వాత అలాగే నేను కూడా ఒక్కసారి ట్రై చేశాను మొత్తం మొట్టమొదటిసారిగా నేను ట్రై చేసినప్పుడు నేను విఫలం అయ్యాను చాయ్ మొత్తం పొంగ గొట్టాను కిచెన్ మొత్తం చాలా దరిద్రంగా చేసాను మా అమ్మ ఎన్నో చివాట్లు పెట్టింది తర్వాత నేను మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడులాగా మరొకసారి ప్రయత్నించాను అయితే అప్పుడు నేను సక్సెస్ అయ్యాను అనుకుంటా ఆ చాయ్ రుచి నేను ఇప్పటికీ మర్చిపోను మొట్టమొదటిసారిగా నేను చేశాను కదా మా ఇంట్లో వారందరికీ ఇచ్చాను వాళ్ళు కూడా నన్ను ఎంతో మెచ్చుకున్నారు తరవాత నెమ్మదిగా మా అమ్మ వాళ్ళు తరచుగా రోజు పనికి వెళ్లేవారు అన్నం వండడం నేర్చుకున్నాను తర్వాత నెమ్మదిగా సింపుల్గా స్టార్ట్ చేస్తూ పప్పు వండడం నేర్చుకున్నాను అయితే మా పిన్ని ఎంత చక్కగా పప్పు చేసేది మా అమ్మ వాళ్ళ చెల్లి అయితే ఒకసారి నేను తను ఎలా చేస్తుందో చూసాను మొదటిగా మనం ఒక కప్పు పప్పు తీసుకుంటే దానికి దాంట్లో టమోటా పప్పు అయితే ఒక రెండు నుండి నాలుగు టమాటాలు మనకు నచ్చినంత అలాగే మిరపకాయలు అల్లం పేస్ట్ పసుపు కరివేపాకు కొత్తిమీర వేసి నీళ్లు పోసి దాన్ని ఒక నాలుగు విజిల్స్ పెట్టాలండి కుక్కర్లో తర్వాత అది పప్పు బాగా ఉడికిన తర్వాత దాని రుబ్బుకొని తాలింపు ఇక్కడే ఉంటుంది అసలు అసలు అయిన విషయం కొంచెం మనం నెయ్యి అయినా నూనె అయినా తీసుకొని జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత మెయిన్ ఇంగ్రిడిఎన్ట్ అండి అసలు నా ఫేవరెట్ అనొచ్చు మనం వెల్లుల్లిపాయలు దాని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో వేసి ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఇంగువ వేసి కరివేపాకు వేసి దాని తాలింపు వేస్తూ ఉంటుందండి పప్పు రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా పప్పు కూడా చేశాను నాకు ఎందుకో తెలియదు చిన్నప్పుడు నుండి మంటలు అంటే అదో వ్యామోహం నాకు చాలా ఇష్టం వంటలు వండడం అన్న తినడమైనా కొత్త కొత్త రుచులు చూడడం నాకు ఎంతో ఆసక్తి మేము హైదరాబాదులోనే ఉంటాం ఇక్కడే పుట్టి పెరిగాము కాబట్టి బిరియాని నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి వన్ ఆఫ్ మై కాదు ది ఓన్లీ ఫేవరెట్ అనొచ్చండి అయితే బిరియాని ఎలా వండాలో ఒక టెన్త్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను చాలాసార్లు ఏమైనా అంటే బిర్యాని వండాలి అంటే అదేదో బ్రహ్మవిద్యలాగా నేను ఫీల్ అయ్యేదాన్ని ఎప్పటి వరకు నేను ఇంటర్ ఒక ముస్లిం కాలేజీలో జాయిన్ జాయిన్ అయ్యేంతవరకు తర్వాత అక్కడ నాకు ఒక స్నేహితురాలు పరిచయం అయింది తన పేరు అశ్వి తను ఏంటంటే బిర్యాని చేసుకొని వచ్చేది తనే ఒకసారి నాకు తినిపించింది నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి నీకు బిర్యాని వచ్చా అని అయితే అమ్మాయి నాకు ప్రాసెస్ చెప్పింది ఆ ప్రాసెస్ నేను మీతో పంచుకుంటాను తను చెప్పిన సింపుల్ ప్రాసెస్ని ఫస్ట్ మనం చికెన్ తీసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఒక గంట సేపు మ్యాగ్నెట్ అంటే ఏమీ లేదండి చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కుని దాంట్లో ఉప్పు పసుపు కారం తర్వాత గరం మసాలా ఇంకేదైనా మసాలా వేసుకొని పెరుగు వేసుకొని దాని చక్కగా ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి చేసుకుని ఉల్లిపాయలు పొడువుగా అండి సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ కట్ చేసుకుని దాన్ని బాగా డార్క్ బ్రౌన్ అయ్యేంతవరకు మనం నూనెలో వేయించాలి నూనెలో వేయించిన తర్వాత దానిని ఏం చేయాలంటే మనం ఒక లేయర్స్ లాగా మనం ఫస్ట్ దాన్నితీసుకొని పక్కకు పెట్టుకోవాలి బాస్మతి బియ్యాని కాసేపు మనం ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టుకొని దాని పక్కకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ముందుగా పొయ్యి ముట్టించి డాల్డా అయినా నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని దాంట్లో మనం ఈ

మళ్ళీ లేయర్లాగా ఇదేసి దాని పైన మనం సైడ్ కింద ఇందాక చేసి పెట్టుకున్నామె అదే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామె ఉల్లిపాయలు దానిపైన వేయాలి తర్వాత పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేయాలి మళ్ళీ సేమ్ ఆనియన్ ఆ ప్రాసెస్ ఒక త్రీ టైమ్స్ రిపీట్ చేయాలి రిపీట్ చేసి గాలిపోకుండా చుట్టుముట్టు పైన కొంచెం మనం నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో వేసుకొని నెయ్యి అలాగే మింట్ లీవ్స్ అవి వేసుకొని గాలిపోకుండా చక్కగా చుట్టూ ఒక పిండి పెట్టుకునో లేదంటే పైన ఏదైనా బరువు పెట్టుకొనో మనం దాన్ని కాలి బయటికి వెళ్లకుండా గట్టిగా పట్టుకొని ఉంచాలి అది అయిన తర్వాత ఏముంది అండి ఒక ఇరవై నిమిషాలలో గుమగుమలాడే బిర్యానీ రెడీ అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే అది అది చేశానండి నేను దాన్ని తర్వాత మేము సౌత్ కాబట్టి మా దగ్గర ఏముంటాయి ఇడ్లీ వడ ఇలాంటి సింపుల్ టిఫిన్స్ ఉంటాయి కానీ

ఇంకా ఎన్నో వంటలు నేర్చుకోవాలని నాకు ఎంతో గట్టిగా ఉంటుంది ఇంకా మేము తెలంగాణ కాబట్టి పచ్చి పులుసు అండి మా దగ్గర చాలా ఫేమస్ ఇంట్లో ఏమీ లేనప్పుడు కేవలం పచ్చిమిరపకాయలు పల్లీలు ఉంటే చాలండి చింతపండు ఇవి ఉంటే చాలు పచ్చి పులుసు ఇవ్వబ్బ ఎండాకాలంలో ఎంతో చక్కగా ఉంటుంది అది నా ఫేవరెట్ సో నేను దాన్ని ట్రై చేశాను